భారత మీడియా లో ఒక సంక్లిష్టమైన మరియు వైవిధ్యమైన వ్యవస్థలు ఈ ప్రభుత్వం వ్యాపారం మరియు ప్రజల నుండి వివిధ ఒత్తిళ్లకు లోనవుతుంది ఈ ఒత్తిళ్లు కొన్నిసార్లు స్వాతంత్రంగా అలాగే కచ్చితమైన వార్త నివేదికలకు అడ్డంకిగా ఉంటాయి అయినప్పటికీ భారతీయ మీడియా లో చాలా ప్రసిద్ధి వార్త పత్రికలు ఉంటాయి ఆ ఛానల్ ల్లో ఏంటంటే అవి సంబంధితమైనా మరియు అలాగే కచ్చితమైన వార్తలను అందిస్తాయి కొన్ని పరిస్థితుల వార్త పత్రికలు ది హిందీ టైమ్ ఆఫ్ ఇండియా అలాగే ది ఇండియన్ ఎక్స్ప్రెస్ కొన్ని ప్రసిద్ధ వార్తా చానళ్లు ఎన్డీ టీవీ టీవీ నైన్ మరియు జీటీవీ ఇలా భారతీయా మీడియాలు గుర్తించి నా చాలా అభిప్రాయాలనేవి ఉన్నాయి